క్రిస్లర్ ఎయిర్ఫ్లో ఫెరారీ మొంజా ఎస్పీ మెర్సిడిస్ బెంజ్ జీఎల్బీ క్లాస్ ఫెరారీ ఎయిట్ వన్ టూ సూపర్ ఫాస్ట్ జెన్సన్ ఇంటర్సెప్టర్ చెెవ్రలేట్ కార్వేట్ థార్ వాల్కారి మెక్లరెన్ డీజ్ బీటిల్ జ్యూస్ బాబ్ కెనన్బాల్